పాస్టర్ గారు వందనాలండి ఆ బాగున్నాను పాస్టర్ గారు మీరు ఎలా ఉన్నారు అయ్యగారు

అంతా బాగానే ఉంది అయ్యగారు దేవుని దయవల్ల అంతా బాగానే ఉందండి అందరు బాగున్నారు పాస్టర్ గారు పిల్లలు అందరు బాగున్నారా మీ పిల్లలు పాస్టర్ అమ్మ గారు ఎలా ఉన్నారండి అంటే పాస్టర్ గారు మా పిల్లలు బాప్తిసం తీసుకోవాలని ఆశపడుతున్నారండి పాస్టర్గా రు వందనాలండి అయితే పిల్లలకు బాప్తిసం ఇవ్వరని నేను కూడా అనుకుంటున్నాను వాళ్ళు కూడా ఇంక దేవుళ్ళు వెలగాలని అనుకుంటున్నారు అవును ఫాస్టర్ అవును ఫాస్టర్ గారు చెప్పండి చెప్పండి ఓకే అండి ఓకే మన చర్చిలోనే ఇవ్వాలంటారా ఆ చెప్పండి చెప్పండి ఆ ఇంటి దగ్గర తీసుకొచ్చేశానండి వాళ్ళని మీకు పరిచయం చేద్దాం ఇవన్నీకనుక్కొని తీసుకొచ్చేశాను చెప్పండి చెప్పండి ఆ చెప్పండి

అలాగే ఫాస్టర్ గారు

అవును పాస్టర్ గారు అప్పుడు నేను తీసుకున్నప్పుడు కూడా నాకు ఇచ్చారండి ఇలాగే నాన్నగారు మీ నాన్నగారు అలాగే నాకు ఇచ్చారు అవునండి అవును ఖచ్చితంగా పాస్టర్ గారు తీసుకొస్తానండి

ఖచ్చితంగా పాస్టర్ గారు అలాగేనండి అలాగే

అలాగే పాస్టర్ గారు ఇంకొకటి ఏంటంటేనండి పిల్లలకి ఏజ్ ఏదన్నా లిమిట్ ఉంటుంది అంటారా

అవునండి అవును ఇప్పుడు ఖచ్చితంగానండి ఇప్పుడునుండే నేను బైబిల్ రీడింగ్ పిల్లలతో చేయిస్తాను నేను కూడా చేస్తా ఉంటానండి

ఎప్పుడు తీసుకు రమ్మంటారండి ఏ రోజు తీసుకు రమ్మంటారు ఖచ్చితంగా పాస్టర్ గారు రేపు సాయంత్రం నేను రేపు సాయంత్రం నేను పిల్లలు తీసుకొస్తానండి ఇంక మీరు కార్యక్రమాన్ని చూద్దురు కానీ మనం అందరం కూడ సహకరిద్దామండి

చాలా సంతోషం థ్యాంక్ యూ వందనాలు పాస్టర్ గారు వందనాలు అండి నేను మళ్ళీ కలుస్తాను అండి నేను ఇంటికి వచ్చి కలుస్తానండి వందనాలు వందనాలండి పాస్టర్ గారు ఓకే